నమస్తే అండి చెప్పండి చెప్పండి సరేండి మీ పేరు ఆ నా పేరు మోనికా అండి మీకు ఏ టైప్ మ్మ్ చెప్పండి కమాన్ బజార్ ఉంది కదా కమాన్ బజార్ దగ్గరే ఉంటుందండి మీకు అక్కడికి వచ్చేసి మౌనిక ఫ్లవర్ స్టోర్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు మీకు ఎటువంటి ఫ్లవర్స్ కావాలండి ఆ ఓకే ఓకే అండి మేము మీకు ప్రొవైడ్ చేయగలుతాము మీరైతే వచ్చేసి ఫ్లవర్స్కి ఆర్డర్ ఇచ్చేసి వెళ్తే మీకు కావాల్సిన అనుకున్న రోజు మా వాళ్ళు వచ్చి మీకు సప్లై చేస్తారండి ఇంకా ఏ టైప్ ఆఫ్ అంటే ఫోర్ ఫ్లవర్స్ ఫోర్ టైప్స్ అని అడిగారు కదా పర్టికులర్ ఏమైనా ఉందా అండి ఇదే ఫ్లవర్ కావాలి ఈ ఫోర్ టైప్స్లో కూడా ఈ టైపే కావాలని ఏమైనా ఉందా లేకుంటే మా ఇష్టమైన ఫ్లవర్స్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా అంటే కొంతమంది కస్టమర్స్ ఇష్టపడతారు కదా ఇలా రోజ్ కావాలని అలా మీకు ఆహా అలా ఆ సరే అండి మీరు స్టో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ స్టోర్కి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్ని మీరు ఫోర్ ఐటమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఆ వన్ డే బిఫోర్ చేసుకుంటే సరిపోతుందండి ఈరోజు మీరు వచ్చి మాకు చెప్పారు కదా రేపు రేపొచ్చే స్టార్కి వచ్చి మీరు చేసుకుంటే మీకు మేము ఫ్లవర్స్ అనేవి డెలివర్ చేస్తామండి ఓకేనండి ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలండి